భారతీయ రవాణా వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తంగానే ఉంది జనం చాలానే తిరుగుతుంటారు దీని సవాళ్ళు ఏంటంటే ప్రయాణానికి తగినన్ని రవాణా సౌకర్యాలు లేవు బస్సులు కానీ రైళ్లు కానీ ఇలాంటివి లేవు దీన్ని ఎలా మెరుగుపరచాలంటే అవసరమైనన్ని వసతులు కల్పించాలి బస్సులు రైళ్ళు ప్రయాణ వ్యవస్థను